మయూరి హోటలేనా అండి మీ హోటల్లో ఏంటండీ ఫేమస్ అవునండి అంటే బాగా ఫేమస్ ఏముంటుందండి చాలా అంటే చాలా అద్భుతం అవునండి కాస్ట్ ఎంతుంటుంది అవునండి బాగుంటుంది కదండీ ఇంకేమేమీ ఉంటాయండి అంటే ఆర్డర్ చేస్తే ఆర్డర్ చేసిన హాఫ్ ఆన్ అవర్లో వచేస్తుందాండి లేదా టైం పడుతుందాండి అవునండి వన్ అవర్లో అవుతుందా ఇంకా దమ్ బిర్యానీ ఏమైనా అవి వేగంగా అవుతాయాండి మినిమం ఒక టెన్ మెంబెర్స్కి వన్ అవర్లో చేసేస్తారాండి ఒక గంటలో ఇచ్చేస్తారండి ఎంతైనా అదే రేటా అండి ఇంక మరి తగ్గరాండి అవునండి ఇది మీరు మాకు డెలివరీ చేయడానికి అమౌంట్ ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటారండి ఆహ డెలివరీ ఛార్జ్ ముప్పై రూపాయలా అండి అవునా సరే అండి అయితే థాంక్ యూ అండి